ఇవాళ రేపు టీవీస్ మొబైల్స్ అంటే చాలామటుకి స్క్రీన్స్ స్క్రీనింగ్స్ వల్ల ఏమవుతుంది అంటే మనం చాలామటుకి స్క్రీన్స్ చూసామంటే ఏమవుతుంది కళ్ళు బ్లర్ కావడం మే బీ ఐస్కి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో మామూలుగా మనం టెక్నాలజీ పెరుగుతుంది

ఒక ఆడుకునే విధంగా ఉండాలి అంతేకానీ ఎప్పుడూ మొబైల్ చూపించడం మన పేరెంట్స్ అలవాటు చేయకూడదు పేరెంట్స్ కూడా కొంచెం వాటికి తప్పే అలా మొబైల్స్ ఇవ్వడం అలానే చేసి ఇంకా టీవీస్ మొబైల్స్ వల్ల చాలామటుకి డైవర్స్ రావడం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎప్పుడూ హస్బెండ్ ఇలా వాడుతున్నాడని వైఫ్ డైవర్స్ ఇవ్వడం వైఫ్ ఇవ్వడం టీవీ కూడా ఒక ఇంపార్టెంట్ భాగమే మన లైఫ్లో కానీ అలానే టీవీ కూడా తరచుగా డైలీ చూడవద్దు టీవీ కూడా కొంచెం చూడాలి మెల్లగా చూడాలి కొంచెం టైంలోనే చూడాలి టీవీని డైలీ డైలీ చూడవద్దు అట్లా టీవీ కూడా అలా చూస్తే బెటరు అంతేకానీ మనం ఓవర్గా చూసి కూడా మనం అలా చేయలేం కాబట్టి టీవీ చూడడం కూడా ఒక ఇంపార్టెంట్ఏ అలా అని నాట్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పలేం మొబైల్ కూడా చాలామట్టుకి ఇంపార్టెంట్ఏ చూడవచ్చు బట్ మన ఐలో ఉన్న రేస్కి ఐ రేస్కి చాలామట్టుకి ఎఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ ఎలా అంటే సిన్సియర్గా మనకి ఐలో ఎండింగ్ కావడం మైన్లీ నైట్ టైమ్స్ నైట్ టైమ్స్లో చాలామట్టుకి ఎవాయిడ్ చేయడం బెటర్ ఫోన్స్ టెన్ తర్వాత ఎందుకంటే ఆ బ్యాక్ గ్రౌండ్ అనేటిది చాలామట్టుకి ఎఫెక్ట్ చేయొచ్చు మనకి ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి మే బీ ఎనీ డిసీజ్ రావచ్చు ఏదైనా రావచ్చు సో అలాంటి థింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయ్యాలంటే చాలామట్టుకి యూసేజ్ తక్కువ చేసుకోవాలి యూసేజ్ తక్కువ చేయడం వల్ల ఫ్యూచర్లో చాలా ఉపయోగం పడుతుంది అలా అని ఓవర్గా యూస్ కూడా చేయొద్దు ఇంకా చాలా పిల్లలు ఏంటంటే పిల్లలకి ఏది చూపించినా ఎట్రాక్ట్ అవుతారు ఇప్పుడు ఇది చూపించినా ఎట్రాక్ట్ అవుతారు అది చూపించినా ఎట్రాక్ట్ అవుతారు సో అలాంటి ఎట్రాక్షన్కి మనం దూరం చెయ్యాలి సో ఇలా మొబైల్స్ ఇవన్నీ హానికరం కాబట్టి వాళ్ళని ఎంత మంచిగా దూరం పెడితే అంత మంచిది దగ్గర పెట్టడం అనేటిది చాలా రిస్క్తో కూడిన పని అట్లా అని వాళ్ళని దగ్గర పెట్టి ఫోన్ చూపించడం అలవాటు చేస్తే మే బీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే చిన్నప్పుడుకెల్లే ఫోన్ ఇస్తేనే తింటా ఇస్తేనే తింటా టీవీ పెడితేనే తింటా అంటే అవైడ్ చేసేయాలి బుక్స్ చదివించడం అలాంటి ట్యూషన్స్కి పంపించడం అలాంటివి చేస్తే మే బీ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పవచ్చు అంతేకానీ మనం ఫోన్స్ ఇచ్చి వాళ్ళని ఫోన్లో మునిగి అది చూడండి ఇది చూడండి అని ఇచ్చేసాం అనుకోండి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ప్రాబ్లమ్స్ అయ్యాయి అంటే మనం దానికి ఏం చేయలేం ఇప్పుడే ఆకు కాలే వరకే చూసుకోవాలి అని ఒక సంథింగ్ ఉంటుంది కదా అయినా సరే అవ్వకముందే చూసుకోవాలి చిన్నగా ఉన్నప్పుడే చూసుకోవాలి పెద్దవయ్యే వరకు చూడవద్దు దాన్ని సిన్సియర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఉంటుంది సో మై సజెషన్ ఏంటంటే ఇవ్వండి బట్ ఎంత లిమిటెడ్గా ఈ టైంకి ఇవ్వాలి ఇంతే ఇవ్వాలి అన్నీ పద్ధతిలో ఇవ్వండి అంతేగాని ఓవర్గా ఇచ్చి ఓవర్గా చేస్తే చాలా కాజ్ అవుతుంది మనకి చాలా కాజ్ అయ్యిందంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్తో పాటు డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అలా అలా చేయడం వల్ల మనకి సేఫ్సైడ్ ఉంటాం యాస్ ఏ పేరెంట్గా కూడా మనం ఏం ఆలోచించాలి అంటే మన చైల్డ్ ఎంత యూస్ చేస్తుండు ఎవరితో చాటింగ్ చేస్తుండు ఎలాంటి ఫ్రెండ్స్తో చాట్ చేస్తాడు అది కూడా కనుక్కోవడం బెటర్థింగ్ అని చెప్తా ఎందుకంటే అలా కూడా మే బీ రిలేషన్ ప్రాబ్లమ్ అలాంటివి వచ్చి కొన్ని మిస్కమ్యూనికేషన్ రావడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి ప్రాబ్లమ్స్ రావడం వల్ల సఫర్ అవుతారు సో సఫర్ అవ్వకుండా ఉండాలంటే మనం వాళ్ళని గైడ్ చేయాలి వాళ్ళ ఫ్యూచర్ని కూడా గైడ్ చెయ్యాలి కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోవాలి రిస్క్ అంటే మళ్ళీ ఏదో ఒక పని కాదు ఫోన్ అలవాటు చేయకుండా టీవీస్ ఎక్కువ చూపించకుండా ఉండాలి టీవీస్ అంటే మళ్ళీ మామూలుగా థియేటర్స్కి వెళ్ళి కూడా ఫిలిమ్స్ చూడవచ్చు స్క్రీన్ ఉంటుంది బట్ ఇవి తరచుగా డైలీ అయితే వెళ్ళలేం కదా అప్పుడప్పుడు వెళ్ళి చూడడం వల్ల బెనిఫిట్ అవుతుంది